చిన్నపుడు ప్రయాణాల్లో గుర్తుండిపోయేది చిన్నపుడు సాధారణంగా ఎక్కడికి వెళ్తూ ఉంటాం అంటే అక్కడ పుష్కరాల టైములో కానివ్వండి ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి పండగలప్పుడు సెలవుల్లో చుట్టాల ఇంటికి వెళ్ళడం కానీ రెగ్యులర్గా చేసే ప్రయత్ ప్రయాణాల కంటే ఆ ప్రయాణాలు కొంచం స్పెషల్గా ఉండేటట్లు టిక్కెట్లు బుక్ చేసుకోని జర్నీకి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం ఇలా ప్రయత్ ప్రయాణాలు అనేవి హాలిడేస్లలో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయడానికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ టైములో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం గుర్తుండిపోయే ప్రయాణాలు వచ్చేసి ఎక్కువగా డైలీ కలిసే వ్యక్తులు కాకుండా ఒక గెస్ట్ లాంటి బాగా ఫ్యామిలీ లాంటివాళ్ళతోటి ప్రయాణం చేసినప్పుడు అవి కొంచం మెమొరబుల్గా గుర్తుండిపోయేలా మంచి ప్రయాణాలు ఆ తర్వాత ఇలాంటి ప్రయాణాలు మళ్ళీ చేసుకోవడానికి వాళ్ళు ఇంటరెస్ట్ పెడుతూ ఉంటారు